మేము చిన్నప్పుడు నీళ్ళలో కాగితపు పడవలు తయారు చేసి నీటిలో వదులుతు ఉంటాము అవి చాలా జ్ఞాపకాలుగా గుర్తు వస్తు ఉన్నాయి ఈ జ్ఞాపకాలు చేయడంలో వెల్ మేము స్నేహితులతో కలిసి చాలా ఆడుకున్నాము నీళ్ళలో నీటిని ప్రవహించే నీటిలో పేపర్ తీసుకుని పేపరు తీసుకుని కాగితపు పడవలుగా తయారు చేసి ఐదు ఆరు పడవలుగా తయారు చేసి ఎంతో ఉత్సాహంగా నీటి నీటిలో వేసి ఆడుకుంటాం వర్షం వచ్చేటప్పుడు కూడా నీటిలో కాగితపు బొమ్మలు తయారు చేసి దాంట్లో వదిలి స్నేహితులు కలిపి బాగా ఆనందంగా గంతులేసి హ్యాపీగా సంతోషంగా చాలా చాలా చాలా ఆనందపడేవారు ఈ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు మంచి సందర్భంగా ఉంది స్కూల్లో స్కూలు విద్యార్థులు ఇది క కళగా బాగా చేస్తు ఉంటారు మంచి మంచి బొమ్మలు తయారు చేస్తారు ఇది ఒక క్రాఫ్ట్ అనిపీరియడ్గా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మంచి నైపుణ్యం కల వ్యక్తులతో ఇక్కడికి పేపరు డ్రాయింగ్ వేసి చాలా నేర్పుతు ఉంటారు ఇక్కడికి హస్తకళలు ఉపయోగించి స్కూల్ విద్యార్థులు కూడా మంచి కళలు నేర్పుతు ఉంటారు ఇవి చేతి పనులు కూడా ఉపయోగిస్తుంటారు ఈ బొమ్మలు చేసి చాలా మందికి నేర్పుతారు చిన్నపిల్లలు చూసి ఇవి ప్రతి పిల్లవాడు ఒకరికొకరికి సహాయపడుతు మంచిగా నేర్పుతు మంచిగా ఆ కాగితపు పడవలు చేసి నీటిలో వదిలి హ్యాప్పీగా ఎంజాయ్ చేస్తు ఉంటారు ఇవి సరదాగా సరదా సరదాగా తయారుచేసి కాగితపు పేపర్లు అది చేతి గుర్తులుగా అవి ఇవి ఉపయోగపడుతు ఉంటాయి ఈ చేతి గుర్తులు ఉపయోగపడడం వల్ల మంచి మంచి బంగారు భవిష్యత్తుగా బాటలు వేస్తాయి ఈ జ్ఞాపకాలు చూసుకోవడానికి చాలా మంది జనాలు చాలా మంది ఇవి ఏమి ఉపయోగపడతాయి అనుకునే వారు కానీ ఆ బొమ్మలు జీవితాన్ని మారుస్తు ఉంటాయి మంచి మంచి కాగితాలు పడవలు జీవితంలో ఒక్కొక్క జీవితాలు మారుస్తు ఉంటాయి ఇవి పిల్లలు నుంచి పెద్దవారి వరకు చాలా ఉపయోగపడుతు ఉంటాయి ఈ బొమ్మలు చేయడం కాగిత పడవలు చేయడం ఇవి చూసి ఎంతో మంది ఉత్సాహవంతంగా నేర్పుతు అందరికి టీచర్స్ కూడా మంచిగా ఉత్సాహంగా నేర్పుతు కలర్ కలర్ పేపర్లతో రంగు రంగుల పేపర్లతో ఉపయోగించి చాలా పడవలు బొమ్మలు ఇంటిలో అలంకార వస్తువులు చాలా ఉపయోగపడుతు హ్యాపీగా ఇంటి నుంచి తీసుకు వెళుతు ఉంటారు